నేను ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన టైమ్లో చాలా సవాళ్ళు ఎదురుకున్నాను ఏమిటి అంటే మొదటిగా నాకు ఎవరూ సపోర్ట్ చేయకపోవడం డబ్బులు లేకపోవడం ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా సవాళ్ళు ఎదురుకున్నాను అంతేకాకుండా నాకు అవకాశాలు రాకపోవడం ద్వారా అలాగే నాకు ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదు అంటే తినడానికి తిండి కూడా లేని రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డాను అంతేకాకుండా నేను యాక్టింగ్ చేసినా సరే నాకు సినిమాల్లో ఛాన్సెస్ రాలేదు అలాగే టీ వీల్లో కూడా నేను కనబడే వాడిని కాదు అలాంటి ఇబ్బందులు నేను ఎదురుకున్నాను